హలో గుడ్ మార్నింగ్ అంటే మేము చెప్పండి నాకు టీచర్ అంటే ఇష్టమండి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ అఫ్ ఆల్ అందరికీ బాగా అంటే ఒక ప్లాన్ ప్రకారము పిల్లలకి ఎలా చదువు చెప్పాలి ఇలా అని ఆ ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను మీవంతు ప్రిన్సిపల్గా మీవంతు సహాయం కూడా నేను కోరుకుంటున్నాను పిల్లలు చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్ ఆటలు బాగా ఆడుకుంటే మానసికంగా కానీ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఒక ప్లాన్ చేసి పిల్లల్ని సరైన క్రమంలో ఉంచాలనేది నా గోల్ండి నా లక్ష్యం అండి అందుకే టీచర్గా ఎంచుకున్నాను నేను సో ఇది మీతో డిస్కస్ చేస్తున్నాను అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందండి నాకు అంటే చాలా వర్క్ ఉన్నప్పుడు నేను ఫ్యామిలీ చూసుకుంటాను నేను నా బాబును కానీ పాపను కానీ ఫ్యామిలీ చూసుకుంటారంటే సో నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఈ వర్క్ చేస్తున్నాను అంటే ఆ ఇవి రెండు చేయగలుగుతున్నాంటే ఖచ్చితంగా నా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంటుంది అందుకే చెస్ టీచర్గా అయితే తగిన తగినట్లు ఆపర్చునిటీస్లేదు ఇప్పుడు లోకల్లో అయితే చాలా అంటే టిక్కీస్ అడిగినా కూడా చాలా చీప్గా చూస్తున్నారు ఆపర్చునిటీ కోసం కూడా పోరాడాలని నేను ఎప్పుడు అనుకుంటున్నాను అంటే ఇప్పుడు డిగ్రీ అంటే మినిమం శాలరీ రావాలి మినిమం రెస్పెక్ట్ ఉండాలి బట్ ఇక్కడ లోకల్లో ఆ రెస్పెక్ట్ ఉండదేమో అని నా ఫీలింగ్ అండి రెడీగా లేనండి ఎందుకంటే నా ఫ్యామిలీ ఇక్కడే ఉంది నా ఇప్పుడు చిన్నపిల్లలు కదా నా ఫ్యామిలీ సపోర్ట్తో పాటు నేను కొంచెం ఎర్న్ చేయాలంటే ఈ పరిస్థితులు నేను కొంచెం అలవాటు చేసుకోవాలి నాకు టీచర్ జాబే ఇష్టమండి నాకు టీచర్ జాబే చేయాలనుంది కానీ ఇక్కడ ఇంత రెస్పెక్ట్ ఇంత శాలరీ నాకు దొరకట్లేదు నా మేబీ నా పిల్లలు పెద్దయితే చూస్తా